నేను వీడియో గేమ్స్ చాలా ఆడాను నేను జిటిఏ ఫ్రీ ఫైర్ పబ్జి లూడో క్యాండీ క్రష్ మొదలైనవి చాలా గేమ్స్ ఆడాను జీటీఏ జీటీఏలో ఒక ఒక పర్సన్ అందర్నీ చంపుకుంటూ పోతాడు కా కార్ కార్లతోటీ ఎన్ని కేసెస్ అయితే అన్ని కేసెస్ అవుతాయి అంత నిందుతుడిగా మార్తాడు పోలీసులు అతన్ని తరుముకుంటూ వస్తారు వెనకాల ఇంకా జిటిఏలో ఎన్నో మనం వి విచిత్రాలు సృష్టించవచ్చు జిటిఏలో మనం హెలికాప్టర్ని కూడా నడపొచ్చు ఇంకా గన్ గన్తో ఫైర్ చేయొచ్చు అందర్నీ చంపొచ్చు వేరే వేరే గన్స్ని మనం యూస్ చేసి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు జిటిఏలో ఎంతోమందిని చంపి జిటిఏలో మనం ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు ఇంకోకటి మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ గేమ్ని ఇంకా జిటిఏ అనేది ఒక వ వరల్డ్ ఫేమస్ గేమ్ నెక్స్ట్ జిటిఏ జిటిఏ జిటిఏ అనేది అందరికీ ఇష్టమైన గేమ్ నేను చిన్నప్పుడు పది రూపాయలతో కంప్యూటర్లో ఆడేటోడ్ని ఇప్పుడేమో మొబైల్స్లో అన్నిట్లో వచ్చేసింది ఇంకా జిటిఏ అనేది గ్యాంగ్స్టర్కి సంబంధించిన గేము జిటిఏ చాలామందికి ఇష్టమైన గేము జిటిఏ అనేది గ్యాంగ్స్టర్ అందర్ని చంపే విధంగా ఉండే గేము చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఆడుతున్నారు ఇప్పటికైన సరే అది చాలా ఫేమస్ గేమ్ జిటిఏ ఇంకా పబ్జి పబ్జి అనేది కూడా సేమ్ జీటీఏ లాగానే ఉంటుంది కాకపోతే ఇక్కడ ఎన్ని కిల్స్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటే అందులో అందర్నీ కిల్ చేసి చికెన్ డిన్నర్ కొట్టొచ్చు జి జిటిఏ లాగానే ఉంటది పబ్జి పబ్జి అనేది ఫస్ట్ చైనా నుంచి వచ్చింది కాకపోతే ఇప్పుడు అది బ్యాన్ చేసి జిటిఏ పబ్జి పబ్జి ఇప్పుడు ఇండియాలో కూడా తీసుకొచ్చిండ్రు అదే కొత్త నేమ్ తోటి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అని తీసుకొని వచ్చినారు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా ఇప్పుడు చాలా ఫేమస్ అయిన గేమ్ చిన్నపిల్లల్నుంచి పెద్ద వాళ్ళ పెద్ద పిల్లల వరకి ఫోన్లోనే ఆడుతున్నారు అందరూ ఇది మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా బిజెఎంఐ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది డిఫరెంట్ మ్యాప్స్ ఉంటాయి ఈ గేమ్లో ఎన్నో ప్లేసెస్ని చూడొచ్చు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ పోందొచ్చు ఇంకా క్యాండీ క్రష్ క్యాండీ క్రష్ అనేది పెద్దవాళ్ళు ఆడుతున్నారు దింట్లో ఎన్నో లెవెల్స్ ఉంటాయి ఎన్ని లెవెల్స్ కంప్లీట్ చేయచ్చో ఎన్నో లెవెల్స్ కంప్లీట్ చేయచ్చో దీన్ని కూడా చాలా మనం ఎంజాయ్ చేయొచ్చు నేను కూడా ఆడేవాడ్ని ఇంకా ఇంకా లూడో లూడో అనే గేమ్ ఒక ఫోర్ నుంచి ఒక సిక్స్ ఎయిట్ మెంబెర్స్ వరకి ఆడగలము దానికి మించి ఎక్కువ ఆడలేము ఒకరు ఫస్ట్ వాళ్ళు అయితే చంపుతారు ఇంకొక పార్టిసిపెంట్ని అప్పుడైతేనే మనం ఇంట్లోకి వెళ్ళ గలుగుతాము అప్పుడు మన గేమ్ ఫినిష్ అవుతుంది ఫస్ట్ వాళ్ళే విన్నర్ అవుతారు ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళదే విన్ విన్నింగ్ గేమ్ లూడో ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్స్ స్నేక్ అండ్ ల్యాడర్స్ కూడా ఇంకా ఒక మ్యానువల్ గేమ్ కాకపోతే ఇప్పుడు వీడియో గేమ్ లాగానే వచ్చినది వచ్చింది స్నేక్ అండ్ ల్యాడర్స్ అనేది కూడా ఒక విధమైన ఎంజాయ్మెంట్ గేమే ఇంకా ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ అనేది కూడా ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతున్నారు దింట్లో ఎంత యాభై మందిని చంపుతే వస్తుంది ఇలాంటి విచిత్రమైన గేమ్స్ ఎన్నో ఆడినా చిన్నప్పనుంచి నాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం ఎన్ని వీడియో గేమ్స్ ఆడినా అంటే చెప్పలేను కాబట్టి ఒక ఫైవ్ గేమ్స్ గురించి చెప్పినాను నాకు చాలా ఇష్టం గేమ్స్ అంటే నేను కాలేజ్ నుంచి స్కూల్ నుంచి వచ్చినప్పుడు చిన్నప్పుడు చాలా గేమ్స్ ఆడేటోన్ని ఇంట్లో అసలు టీవీ చూడకపోతుండే మ్యాక్సిమమ్ నేను గేమ్స్ ఆడుతుండే అసలు గేమ్స్ అంటే వదలక పోతుండే ఒక లెవెల్ రీచ్ గోల్ పెట్టుకునేంత వరికి అసలు వదలక పోతుండే ఆ గోల్ రీచ్ అవుతుండే ఇంకా వీడియో గేమ్స్ ఎవరన్నా ఆడతారు కాకపోతే నా ఫేవరేట్ గేమ్స్ వీ వీడియో గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా డాడీని ఊరికే అడుగుతుండే ఎందుకు ఊరికే ఇప్పిస్తలేడు ఎందుకు గేమ్స్ అంటే వీడియో గేమ్స్ ఫస్ట్ వీడియో గేమ్స్ అనేది రిమోట్ కంట్రోల్లో వస్తుండే రిమోట్ కంట్రోల్ అదే టీవీలో ఆడుతుండే ఇప్పుడేమో ఫోన్స్లో ఆడుతున్నాము అంటే దానికి మించి ఎక్కువ చెప్పలేను